హలో బ్లూపేర్ రెస్టారెంటా అండి నా పేరు వెంకట్ చైతన్య నేను నేను మీ రెస్టారెంట్లో ఈ రోజు ఈ రోజు పొద్దున్న స్విగ్గీ ద్వారా ఆన్లైన్లో రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను అది ఇప్పుడు మళ్ళీ తరువాత ఒక అరగంటలోపు క్యాన్సిల్ పెట్టేసాను ఎందుకంటే మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు ఫోన్ చేశాను కానీ వాళ్ళు ఇప్పుడు రావట్లేదు అందుకని నేనూ ఇప్పుడు ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేశాను నేను ఫోన్పే ద్వారా మీకు ఆన్లైన్ పేమెంట్లో నేను పే చేసేసాను వెయ్యి రూపాయిలు పే చేసాను ఇప్పుడు మళ్ళీ నాకు ఆ మనీ రిటర్న్ కావాలి అది ఎలాగా మీరు దానికి ప్రాసెస్ ఏంటి ఏం చేయాలి ఎలా మళ్ళీ నా మనీ నాకు ఎలా వస్తాయి నా ఫోన్పే ద్వారా వస్తాయా లేదా మీరు ఏమన్నా డైరెక్ట్గా కలవాలా ఎలా ప్రాసెస్ ఏంటో చెప్తే నేను నేను వచ్చి మీకు కలెక్ట్ చేసుకుంటాను లేదా ఫోన్ పే అయినా చేస్తారంటే ఫోన్పే చేయండి ఎందుకంటే నేను ఆర్డర్ చేసి నేను ఆర్డర్ చేసినా వెంటనే క్యాన్సిల్ కూడా చేసాను కాబట్టి నా మనీ నాకు రిటర్న్ వేయండి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మీ నేను మీకు పే చేసినవి అన్ని బిల్స్ ప్రూఫ్స్ మొత్తం అన్ని నాకాడ ఉన్నాయి నేను వాట్సాప్లో మీకు పంపిస్తాను నా టోకెన్ నెంబర్ ఏమో ఫైవు మీరు నాకు నా మనీ ఎప్పుడికల్లా ఇవ్వగలరు ఎన్ని రోజులు పడుతుంది ఈ రోజా లేతే రేపా ఒక నాకు తొందరగా మనీ నాకు అవసరం ఉంది తొందరగా మనీ నాకు ఇవ్వండి ఓకే థ్యాంక్యూ